ప్రస్తుత కాలంలో తెలుగు భాషా ప్రాముఖ్యత తగ్గిపోతున్నది రేడియో టెలివిజన్ ప్రింట్ వంటి మాధ్యమాలలో తెలుగు భాషను చాలా బాగా ఉపయోగించేవారు పూర్వం వాటిలో తెలుగు ఎంత స్పష్టంగా ఉండేది అంటే వినడానికి ఎంత వినసొంపుగా ఉండేదో కానీ నేటి ప్రజలు ఎవ్వరూ అంత స్వచ్ఛమైన తెలుగు భాషను మాట్లాడడం లేదు రేడియో టెలివిజన్ ప్రింట్ వంటి మాధ్యమాలలో ఉపయోగించే తెలుగు చాలా స్పష్టంగా ఉంటుంది అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది ప్రతి ఒక్కదానికి ఉన్న విలువ విలువలు గురించి చెబుతుంది ఆ భాషను ఆ భాషకు ఇంకా గొప్పతనాన్ని పెంచుతుంది రేడియోలో చెప్పే పదాలు అన్ని స్పష్టంగా వినగలిగేటట్టుగా ఉంటాయి అర్థమవుతాయి ముసలివారు కూడా వింటే అర్థమయ్యేటట్లుగా ఉంటాయి టెలివిజన్ మరియు ప్రింట్ వంటి వాటిలో తెలుగుని ఉపయోగిస్తారు ఎందరో మహాకవులు రాసిన గ్రంథాలు వంటి కవులు రాసిన వంటి గ్రంథాల వంటి వలె ఉంటాయి అంతా వినసంపుగా మరియు చాలా బాగుంటాయి వీటిని తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తాయి ఇవి కానీ నేటి ప్రజలు ఎవ్వరు కూడా తెలుగు భాషను అలా ఉపయోగించడమే లేదు రేడియో టెలివిజన్ మరియు ప్రింట్ వంటి వాటిలో వినే తెలుగు ఎంత వినసొంపుగా ఉంటుంది అంటే మనసుకి ఆహ్లాదకరాన్ని అందిస్తుంది రేడియోలో వినిపించే తెలుగు పాటలు మధురంగా ఉంటాయి ప్రింట్లో వచ్చే ప్రతి అక్షరము గుండ్రంగా అందంగా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది